నన్ను సాధారణంగా చాలామంది ఒక ప్రశ్న అడిగేవారు అయితే ఆ ప్రశ్న ఏమిటి అంటారా మీకు పెంపుడు జంతువులు అంటే ఇష్టమా ఇంకా అవును అయితే మీ వద్ద ఎటువంటి పెంపుడు జంతువులు ఉన్నాయి ఇంకా ఎలాంటి జంతువులని పెంచుకోవడం అంటే మీకు ఇష్టం పెంపుడు జంతువులు ఉన్నాయా లేదా వాటిని కలిగి ఉండాలని అకుంటున్నారా లేకపోతే మీరు పెంపుడు జంతువులను ఎందుకు ఇష్టపడుతున్నారు అని చెప్తారా అని చెప్పి చాలా మంది అడిగారు అయితే పెంపుడు జంతువుల సంగతి ఒక పక్కన పెడితే అవి జంతువులు కాదు అవి మనల్ని ఎంతో ప్రేమగా ఇంకా నమ్మకంగా మన దగ్గర ఉండేవి ఉదాహరణకు కుక్క అంటే పప్పీ మనం ఒక పప్పీని తెచ్చుకొని పెంచుకున్నప్పుడు అది చిన్నప్పటినుంచి మనతో పెరగడం వలన అది ఎంతో ఆనందంగా సురక్షితంగా మన దగ్గర ఉంటుంది అటువంటి సమయంలో అవి ఎంత ఆనందంగా ఇంకా ఎంత మంచిగా ఉంటాయో మనకి తెలుసు అలాగే దాన్ని చూసుకునే విధానం బట్టి అవి మనలని ఎంత నమ్మకంగా అవి సురక్షితంగా భద్రపరుస్తాయో కూడా తెలుసు మన ఇంటిని కాపలా కాస్తు అవి కొత్తవారు వచ్చినప్పుడు అరుస్తు మనము ఊరుకోమని అన్నప్పుడు సైలెంట్గా చూసినప్పుడు అది ఎంతో మంచిగా ఉంటుంది అలాగే అటువంటి సమయంలో ఇంకా కుక్కలని పిల్లులని ఇంకా బాతులని ఉడుతలని రాబిట్స్ని పెంచుకునే అలవాటు కూడా ఉంది ఇటీవల కాలంలో సింహాలను పులులను పెంచుకునే కాలం కూడా ఉంది అయితే మనము ఈ కుక్కలు పిల్లులని బదులు మనం పూర్వకాలంలో ఆవులు గేదెలని పెంచుకునే వాళ్ళం వాటి వల్ల మన ఇంట్లో వాళ్ళకి సహాయం కూడా కలిగేది దీనివల్ల మనము మన కుటుంబము కూడా పోషింపబడే వాళ్ళము అయితే అది ఇచ్చే పాలతో మన కుటుంబం ఇంకా మిగతా కుటుంబాలు కూడా పాలు అమ్ముకుంటు మనం బతికే వాళ్ళం